నా పేరు శృతిక నేను హాస్టల్లో ఉంటాను మాది ఉమ్మడి కుటుంబం నేను పెద్దపల్లిలో ఉంటాను ఇప్పుడు చదువు కోసం అని నేను హైదరాబాద్లో హాస్టల్లో ఉండి నేను చదువుకుంటున్నాను నేను మా ఇంట్లో మా అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య వాళ్ళు ఉంటారు అందరం కలిసి మెలిసి ఉంటాము మా మమ్మీకి ఐదుగురు అన్నదమ్ముళ్ళు ఉంటారు పెద్ద మామయ్యకి ఒక ఇద్దరు కొడుకులు ఒక కూతురు రెండవ మామయ్యకి ముగ్గురు కొడుకులు ఒక కూతురు మూడో మామయ్యకి ఒక ఒక్కతే కూతురు నాలుగో మామయ్యకి ముగ్గురు కూతూళ్ళు ఉంటారు ఐదో మామయ్యకి ఒక కొడుకు అందరూ చదువు అందరూ కొంతమంది దాంట్లో జాబ్ చేస్తున్నారు కొంతమంది సాఫ్ట్వేర్ జా జాబ్ చేస్తున్నారు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు కొంతమంది చిన్నవాళ్ళు చదువుకుంటున్నారు నా ఇంకా మా నాన్న నాన్న తరఫున ఇద్దరు అత్తమ్మ వాళ్ళుంటారు ఒక బాబాయి ఉంటారు మా అత్తమ్మకి ముగ్గురు కూతుళ్ళు రెండవ అత్తమ్మకి కూడా ముగ్గురు కూతుళ్ళు ఉంటారు ఇంకా మా బాబాయికి ముగ్గురు కూతుళ్ళు నేను నేను ఏ విషయంలోనైనా ఏ విషయంలోనైనా భయపడ్డా ఏ విషయంలోనైనా చదువు విషయంలో అయినా నా నన్ను చాలా ప్రోత్సహిస్తారు నాకు మ్యాథ్స్ నాకు మ్యాథ్స్ అంటే నాకు కొంచెం రాదు ప్రాక్టీస్ లేక నాకు చాలా ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వస్తూ ఉంటాయి దీంట్లో మా అక్క వాళ్ళు నాకు ఏ చిన్న డౌట్ ఉన్న నాకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తారు మీ కాలేజ్లో నీకిది రాదా మీ కాలేజ్లో ఇది చెప్పలేదా అని అడగకుండా ఏ చిన్న విషయమైన ఏ చిన్న డౌట్ అయిన నన్ను నా నన్ను నాకు ప్రతీ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తారు దాని తర్వాత చెప్పిన తర్వాత నాకు అర్థమైందో లేదో అని కూడా వాళ్ళు టెస్ట్ కోసం అని నాకు ఎగ్జామ్ పెట్టి కరెక్షన్ చేస్తూ ఉంటారు నన్ను ఈ ఈ విషయంలో నేను నాకు డయాగ్రమ్స్ వేయడం అంటే నాకు చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకు కూడా నా డయాగ్రమ్స్ అంటే చాలా ఇష్టం ఇది ఇలా వేస్తూనే ఉండూ ఈ డయాగ్రమ్ వేయి వాణి వా అని ఆ డయాగ్రమ్ వేయి అని వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు ఇంకా మాకు ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు నాతో పాటు ఉన్న కజిన్స్ వాళ్ళకు కూడా హాలిడేస్ వచ్చినప్పుడు కలిసి మేము ఇంటికి వెళ్తూ ఉంటాము ఇంకా పండుగలు వచ్చినప్పుడు మా ఇంట్లో చాలా బాగా పండుగని జరుపుకుంటారు మంచిగా ఓ ఇల్లుని పూలతో ఆకులతో అలంకరణ చేసి పూజ చేసి గుడికి వెళ్ళి మంచిగా దర్శించుకొని ఇంట్లో పిండి పిండి వంటకాలు చేసి చాలా బాగా పండుగను జరుపుకుంటాము ఇంకా హాలిడేస్ వచ్చినప్పుడు మేము కజిన్స్ అయిన అన్నదమ్ముల్లు కలిసిమెలిసి దాగుడుమూతలు ఆడుకోవడం క్యారమ్స్ ఆడు ఆడుకోవడం టీవీలో సిస్టమ్స్లో వీడియో గేమ్స్ ఆడడం ఇంకా డయాగ్రమ్స్ అని పెయింటింగ్స్ అని అలా ఎలా కాంపిటీషన్స్ మేము పెట్టుకొని చాలా బాగా మేము టైమ్ స్పెండ్ చేస్తాము నాకు అలా టైమ్ నాకు అలా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చెయ్యడం అంటే నాకు చాలా ఇష్టం ఇంకా నేను ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో గొడవపడ్డా ఏమన్నా నాకు ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చిన మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఇద్దరు కలిసి నా నాకు ఇలా గొడవపడవద్దు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నాక గొడవలు జరుగుతూనే ఉంటాయి కోపం వస్తూనే ఉంటుంది కానీ కోపం వల్ల ఫ్రెండ్షిప్ని కోల్పోవద్దు అని నాకు ఎన్నో మంచి మంచి మాటలను చెప్తూ ఉంటారు ఇంకా నన్ను ఈ పనిచేయవద్దు ఈ చదువు ఎందుకు అని నన్నెవరూ అంగీకరించరు ఇంకా నువ్వు పై చదువులు చదవాలి మంచి జాబ్ తెచ్చుకోవాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని అందరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు నన్ను చదువు నాకు ఏ విషయంలో ఇంట్రెస్ట్ ఉన్నా ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకొని నన్ను ఇంకా ఈ సింగింగ్ అని డ్యాన్సింగ్ అని డయాగ్రం కాంపిటీషన్స్ అన్ని నన్ను ఎలాంటి కోచింగ్స్కి పంపమని నన్ను పంపిస్తారు ఇంకా ఇంకా మా మామయ్య వాళ్ళు ఏంటంటే బంగారం పని చేస్తారు దాంట్లో ఒక హారం ఒకా ఒక హారం ఎలా తయారవుతుంది దాంట్లో ఎంత శ్రమ ఉంటుందని నేను మా మామయ్య వాళ్ళు పని చేస్తుంటే నేను తెలుసుకున్నాను మా మామయ్య వాళ్ళు చేసే పని ఒక హారాలు తయారు చేస్తారు ఇంకొక రింగ్లో రాళ్ళ ఫిట్టింగ్ చేయడం ఇంకా వడ్డానాలు చేయడం పట్టీలు చేయడం వెండి వస్తువులు వెండి గ్లాస్లో ఎలా తయారవుతాయని నేను తెలుసుకున్నాను నన్ను ఎన్నో విషయాలు తెలుసుకునేటట్టు నన్ను నాకు నీకిది ఎందుకు ఇదెందుకు తెలుసుకుంటావు అని అనకుండా నాకు అన్ని విషయాలు తెలియాలి అని ఆలోచనతో కూడా వాళ్ళు నాకు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు ఇంకా మా బాబాయి కూడా ఈ నా ఈ విషయాన్ని నాకు ఏదన్నా పని కష్టంగా అనిపిస్తే నువ్వు ఈ వర్క్ని ఇలా చేయి ఇలా చేస్తే నీకు ఈ పని చాలా సులు సులు సులభంగా అవుతుంది అంత శ్రమ పెట్టాల్సిన పనిలేదు అని నన్ను సులభమైన ఆ వేలో నన్ను నాకు చెప్పి ఆ పనిని కంప్లీట్ చేయిస్తాడు నాకు నా ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నన్ను ఏ విషయంలోనైనా మంచిగా ప్రోత్సహించి నన్ను ముందుకు సాగిస్తారు ఇంక నాకు మా అమ్మమ్మ నాన్నమ్మ పెట్టే ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు కూడా నాకు నన్ నాకు వాళ్ళ చేతి తోటి అన్నం పెడుతూ ఉంటారు నాకు అది చాలా అంటే చాలా ఇష్టం నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను మా అమ్మ నాన్నతో షేర్ చేసుకుంటాను నేను నేనే ఏ విషయంలో కూడా నేను ఇబ్బంది పడను నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న నాకు నేను ఏదో మా అమ్మమ్ మా అమ్మ నాన్నతో షేర్ చేసుకొని ఆ ప్రాబ్లంని నేను సాల్వ్ చేసుకుంటాను నేను ఇంకా మా ఫ్రెండ్స్ని కూడా ఎప్పుడైనా ఇంటికి పిలిచి చాలా బాగా మేము ఆడుకుంటాము నాకు మా అందరం కలిసిమెలిసి ఉంటాము ఎప్పుడు ఏ ఎలాంటి గొడవలు ఎలాంటి గొల గొడవలు జరగవు మా ఫ్యామిలీలో కానీ ఎప్పుడైనా జరిగిన దాని తర్వాత మళ్ళీ ఎప్పటి లాగానే ఒకరికి ఒకరు క్షమాపణ చెప్పుకొని మేము మళ్ళీ కలిసి మెలిసి ఉంటాము ఎలాంటి కోపము ఎలాంటి ఎలాంటి ద్వేషం కానీ ఎలాంటి మా ఫ్యామిలీలో మా అత్తమ్మ మా పిన్ని వాళ్ళలో అందరూ కలిసిమెలిసి ఉంటారు ఎలా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా అందరం వాళ్ళకి సహాయపడుతాము ఎవరో తెలి మన ఎవరికైతే ఎంత సహాయం చేస్తారో అంత సహాయం వాళ్ళు ఎదుటి వాళ్ళకు చేస్తారు వాళ్ళకు తోచినంత సహాయం వాళ్ళకి వాళ్ళు చేస్తారు ఏదన్నా మనీ విషయంలో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చిన ఫైనాన్షియల్గా ఎప్పుడైనా డబ్బులు తక్కువైనా కానీ ఎవరిని అడిగినా మనీ వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ ఇస్తారు ఇంక నన్ను ఏ విషయంలోనైనా చదువు విషయంలో కూడా వెనక వెనకబడి ఉంటే నువ్వు ఇలా చదువు అలా చదువు అని నన్ను నన్ను మా అక్క వాళ్ళు ప్రోత్సహిస్తారు నాకు మా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం